నమస్తే డాక్టర్ గారు ఏం లేదండి మొన్నటి నుండి కుడి భుజం నొప్పి వస్తోందండి లాగుతున్న నొప్పొస్తుందనమాట మెడనుంచి ఓ రెండు రోజుల నుంచి వస్తుందండి అంటే నేను కొన్ని రోజులు లైట్గా వచ్చిందండి తగ్గిపోద్ది కదా అని వదిలేసి నీళ్లు కట్ట తీసుకొచ్చేయడం అన్ని బరువు పనులు కూడా చేసేసాను అప్పుడు నుంచి షోల్డర్ అంతా పెయిన్ ఎక్కువైపోయింది ఆ ఇక్కడ నొప్పిగా ఉందండి అవునండి అవును

సరే అలాగే మేడం

అలాగేనండి అలాగే వస్తానండి అదే ఈరోజు చేసేస్తారా లేకపోతే ఈరోజు మధ్యాహ్నం చేసేస్తారా లేకపోతే రేపే రమ్మంటారా

ఓకే అండి ఓకే దీనివల్ల ప్రాబ్లం ఏం ఉండదు కదండీ మనకి ఫ్యూచర్లో కానీ ఏమిని పల్నాడులో ద్రాక్షపల్లిలో ఉంటామండీ

సరే అండి సరే అండి ఆ అలాగే థ్యాంక్ యూ మేడం